కొన్ని సాంస్కృతిక పద్ధతులు ఏంటంటే విద్యను అయితే కొంచెం కొంతమంది విద్యా విద్యని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు అలాగే ఇంకొంత మంది ఏంటంటే ఆడపిల్లలు కదా పెళ్ళి చేసుకుంటే వెళ్ళిపోతారు ఇంక వాళ్ళని అంత చదివించ అవసరం లేదు అని చెప్పి మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు అలాగ మగపిల్లలు విషయంలో ఒకలాగా కా ఆడపిల్లల విషయంలో ఒకలాగా పద్ధతులు చూపించడం ఒక అబ్బాయిలు అయితే చదివిచ్చాలి బాగా పిల్లలిని వాళ్ళందరిని చూసుకొనేది మగవాళ్లే కదా అని చెప్పి అబ్బాయిల విషయంలో అంత పట్టుదలగా ఉండేవారప్పుడు అలాగే ఇప్పుడు ఏంటంటే ఆడది ఆడపిల్లల విషయానికి వస్తే ఇలా ఉండేవారు కాబట్టీ నేను ఏంటంటే సమ్ జా కొంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఎలా అయితే ఉన్నారో కొంతమంది త తక్కువగా చేసి చూసేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు అలాగే మన సాంస్కృతి కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా మారింది అని అయితే నేను చెప్పుకుంటాను అలా మారడం వల్ల ప్రతీ ఒక్కళ్ళు చదుకోవడం అనేది చదువుకోవడం స్టార్ట్ చేశారు